మా ప్రాంతంలో నివసించే ప్రజలకు అందుబాటులో ఉన్న చాలా పబ్లిక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి వాటి యొక్క వివిధ రకాల పబ్లిక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి అందులో క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ మరియు టెన్నీస్ లాంటి స్పోర్ట్స్ సెంటర్లు ఉన్నాయి ప్రస్తుతం వాటిని ఎక్కువమంది వాడుతున్నారు వివిధ రకాల వయసు గల వారు వాడుతున్నారు ఎక్కువ శాతం యువకులు యువతలు వాడుతున్నారు ఎందుకంటే వారికి దొరికిన ఈ తక్కువ సమయంలో లేకపోతే ఈ ఎండాకాలం సెలవులలో చాలామంది కొత్త కొత్తది ఏదైనా నేర్చుకోవాలని ఆసక్తితో వీటిని ఎక్కువగా వాడుతున్నారు ఎన్ మధ్యతర మధ్య వయసు గలవారు కూడా వారికి ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి లేదా వాడి వారికి దొరికిన ఈ సమయాన్ని వృధా చేయకుండా ఏదైనా మా శరీరక ఫిట్నెస్ పొందడానికి ఈ ఈ ఆటను ఈ స్పోర్ట్స్ సెంటర్లను వాడుతున్నారు మా యొక్క పబ్లిక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ల పేర్లు నిజాంబాద్ క్రికెట్ అసోసియేషన్ నిజాంబాద్ వాలీబాల్ అసోసియేషన్ నిజాంబాద్ టెన్నిస్ అసోసియేషన్ నిజాంబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ వీటిలలో చాలా రకాల ట్రైనింగ్ ఉంటాయి మనం ప్రస్తుతం క్రికెట్ ట్రైనింగ్ రకం తీసుకుంటే అందులో వివిధ రకాల ట్రైనింగ్లు ఉంటాయి అందులో క్రికెట్ అంటే మూడు గంటలపాటు ఆడే టీ ట్వంటీ గేమ్ నుండి ఐదు రోజులపాటు సాగే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ వరకు క్రికెట్ ఆటకు ప్రొఫెషనల్ ఆటగాడు సామర్థవర్ధంగా ప్రదర్శన ఇవ్వడానికి ఆర్థిక స్థాయి ఫిట్నెస్ అవసరం క్రికెట్ ఆడటానికి అవసరమైన ఉన్నత ఫిట్నెస్ అవసరం స్థాయి నైపుణ్యంతో పాటు విజయవంతమైన ఆటగాడికి మంచి బ్యాలెన్స్ మరియు కోర్ బలం వికెట్ల మధ్య మరియు ఫీల్డ్లో పరిగెత్తడానికి వేగం అవసరం మరియు ఫాస్ట్ బౌలర్లను ముఖ్యంగా మంచి వేగం మరియు శక్తి అవసరం క్రికెట్ కోసం ఫిట్నెస్ అవసరాల గురించి మేమీ స్టైల్లో నిర్వహించిన తెలుసుకున్న వారి ఆడిన వారి స్పోర్ట్స్ సెంటర్లు చెప్పింది ఏంటంటే క్రికెట్ కోసం ఫిట్నెస్ ప్రతి క్రికెటర్ నిర్దిష్టమైన సరైన బలం మరియు కండీషనింగ్ ప్రోగ్రాం అవసరం ఒక బలం కండిషనింగ్ ప్రోగ్రాం క్రీడలో ఆకస్మిక కదలికలను శరీరాన్ని త్వరగా స్వీకరించడానికి సహాయపడుతుంది మరియు శరీరానికి హాని కలిగించే అవకాశాలు తగ్గిస్తుంది క్రికెట్ ఆడేటప్పుడు చాలా మందికి గాయాలవుతుంది ఆ గాయాల నివారణకి ఏం చెయ్యాలి అంటే ఆటలోని అనేక అంశాల్లో గాయమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని అధిగమించడానికి క్రికెట్ ఆటగాళ్ళు మంచి ఫిట్నెస్ శిక్షణలో ఓర్పు స్పిన్ ఫిట్నెస్ స్పీడు చురుకుదనం లాంటివి నేర్చుకోవాలి గాయాలను అధిగమించడానికి ఏరోబిక్ వ్యాయామాలు క్రికెట్లకు అత్యంత అవసరం శక్తిని ఉత్పత్తి చేసే వ్యాయామలు ఒక గంటతో కూడిన వారానికి కనీసం రెండు తక్కువ తీవ్రత సెషన్లు అవసరం సైక్లింగ్ త్రోయింగ్ మరియు రన్నింగ్ కొన్ని ప్రసిద్ధమైనవి షటిల్ స్పిన్స్ షటిల్ స్పిన్స్ కూడా చాలా ముఖ్యమైన శిక్షణ వ్యాయామం సాధారణ క్రికెట్ మ్యాచుల్లో చాలా స్ప్రింట్లు ఏడు మరియు నలభై మీటర్ల మధ్య ఉంటాయి కాబట్టి మీరు దీన్ని ఆచరిస్తే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వీలైతే మీ క్రికెట్ గేర్లో స్పిన్లను ప్రయత్నించండి అలాగే ఏదైనా గేమ్ను ఆడే ముందు ప్రతి క్రీడాకారుడు శరీరాన్ని సాగదీయడానికి మరియు ఛార్జ్ ఆప్ చేయడానికి సరైన వామప్ చేయాల్సి ఉంటుందని చెప్పాలి సరైన డైనమిక్ కదలికలతో వేడెక్కడం క్రికెట్లకు సరైన పనితీరుని అందించడం సహాయపడుతుంది అలాగే మనం చూసుకుంటే ఫుట్బాల్ కానీ టెన్నిస్ కానీ వాలీబాల్ కానీ ఏదైనా సరే గేమ్ని ఆరంభించడానికి ముందు ఫిట్నెస్ లేకపోతే రన్నింగ్ చిన్ననాటి చిన్నపాటి ఎక్ససైజ్ చాలా ముఖ్యం ఎందుకంటే ఆ ఎక్ససైజ్ సాయం వల్ల వారి శరీరం ఫ్లెక్సిబుల్గా లేకపోతే గేమ్కి అనుకూలిస్తుంది కబడీ ఏ ట్రైనింగ్ స్పోర్ట్స్ సెంటర్ తీసుకున్నా ఎక్ససైజ్ అనేది చాలా ముఖ్యం ప్రస్తుతం వాటిని ఎక్కువ ముందుగా చెప్పినట్టు చిన్న చిన్నపిల్లలు వారికి దొరికిన సయంలో సమయాన్ని ఉపయోగించడానికి మరియు పెద్దలు కూడా వాడుతున్నారు పెద్దలు ఆ ట్రైనింగ్ సెంటర్లలో ఎక్ససైజ్ చేయడానికి చాలాగా వెళ్తూ ఉంటారు అధిక వయసు యాభై అరవై వయసున్నవాళ్ళు చిన్నపాటి వాకింగ్ చేయడానికి ఆ ట్రైనింగ్ సెంటర్లను ఉపయోగిస్తున్నారు